నా జీవన ఉపాధి కోసం నేను సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకున్నాను ఎందుకనగా ఆ వృత్తి నాకు ఎంతో సంతృప్తినిస్తుంది అది చిన్నప్పటి నుంచి నాకు ఎంతో ఇష్టమైన వృత్తి ఆ వృత్తి వల్ల నేను ఎంతగానో ఆదాయం పొందాను అందులో ఉన్న చాలెంజెస్ని నేను ఫేస్ చేయడానికి ఎంతో ఇష్టపడతాను అంతేకాకుండా ఈ వృత్తి వల్ల నాకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగాయి